మా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళదామని తిరుపతి తిరుమలకి తిరుపతిలోని తిరుమలకి వెళ్ళాలని మేం నిశ్చయించుకున్నాము అందుకని ట్రావెల్ ఏజెన్సీకి కాల్ చేసాము కాల్ చేసి ఈ విధంగా తిరుమలకు వెళ్ళాలి పదిమంది ఉన్నాము ఎంత అమౌంట్ పడుతుంది మీ దగ్గర ఏం వెహికల్ ఉంది అని అడిగాను అతను నా దగ్గర ఇన్నోవా ఉంది అన్నాడు ఇన్నోవాకి తిరుమలకి వెళ్ళాలంటే మాకు ఇన్నోవా సరిపోతుంది పదిమంది ఎంత అవుతుంది అడిగాను ఆయన పది వేలు చెప్పాడు డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నింది నేను వద్దని మీరు ఎనిమిది వేలకొస్తే నేను మిమ్మల్ని తీసుకుంటాను లేదంటే నాకు అవసరం లేదని చెప్పాను అందుకు అతను సరే అనేసి ఒప్పుకున్నాడు ఉదయాన్నే మేము ఐదు గంట్లకి విహారయాత్రకు బయలుదేరాలి ఆ అతను మేము ఐదు గంటల నుంచి కాల్ చేస్తా ఉన్నా కానీ డ్రైవరు కాల్ లిఫ్ట్ చేయలేదు ఇదంతా చూసి చూసి విసిగిపోయి ఏజెన్సీకి కాల్ చేద్దామని నిర్ణయించుకున్నాను ఆయన మళ్ళీ ఓకసారి అతనొకసారి ట్రై చేద్దామని మళ్ళా ఓకసారి ఐదున్నర్రకు కాల్ చేశాను అప్పటికి కూడా ఆ డ్రైవర్ మా కాల్ని లిఫ్ట్ చేయలేదు అప్పుడు ఇది కుదర్దని ఏజెన్సీకి ట్రావెల్ ఏజెన్సీకి కాల్ చేశా ఏమండీ మీరు కార్ బుక్ చేసుకున్నాను మీరింతవరకు మీరిచ్చిన ఆ డ్రైవర్ నెంబరు కాల్ చేస్తే పని చేయడం లేదు ఇదేమైన మీకు న్యాయమా మేమంతా సర్దుకొని రెడీగా ఉంటే మా టైం వృధా చేస్తారని నేను కోపంతో ఏదో వాగాను కానీ అతను సారి అండి క్షమించండి నేను వెంటనే ఇంకొకరిని రెడీ చేసి పంపిస్తాను అటనిసి నాకు హితబోదులు కొన్ని నెమ్మదివైన మాటలు చెప్పాడు సరే అనేసి నేను వెట్ చే కాసేపు వెయిట్ చేస్తూ వచ్చినాను